డ్రైవర్ రాము వచ్చేశావా ఎక్కడున్నావు కరెక్ట్గా ఏ ప్లేస్ చెప్పు నేను ఇక్కడ పార్క్ ఉంది కదా నాగేశ్వరావు పార్క్ పార్క్ బ్యాక్ సైడ్ ఈ కమ్యూనిటీ హాల్ పక్కన నిల్చుకొని ఉన్నాను నాగేశ్వరావు పార్క్ బ్యాక్ సైడ్ కమ్యూనిటీ హాల్ కాడనే ఉన్నాను నువ్వు కరెక్ట్గా కరెక్ట్ ప్లేస్ చెప్పు కరెక్ట్గా ఎక్కడున్నావు చెప్పు నువ్వు కొంచెం తొందరగా వస్తే బాగుంటుంది నేను చాలా సేపు ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాను నువ్వు ఎక్కడున్నావో నీ ప్లేస్ చెప్పావంటే కరెక్ట్గా నేను ఇక్కడ కార్పొరేషన్ కమ్యూనిటీ హాల్ కాడనే ఉన్నాను ఎంట్రెన్స్ గేట్ కాడే ఉన్నాను కొంచెం తొందరగా రాగలవా ఏ రాము అటుసైడ్ బ్యాంక్ ఏటీఎం కాడికి వచ్చేమంటావా లేదంటే మెయిన్ రోడ్ కాడికి నేను మెయిన్ రోడ్ ఏటీఎం కాడికి వచ్చేస్తాను నువ్వు ఏటీఎం కాడికి వచ్చేస్తావా ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు ఓ అక్కడున్నవా సరే సరే సరే నువ్వు అటు వచ్చే మళ్ళా నేను ఇటు సైడ్ వస్తాను నేను బ్యాంక్ ఏటీఎం కాడికి వస్తాను స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఉంది కదా సేట్ స్టేట్ బ్యాంక్ ఏటీఎం ముందుగా వస్తాను ఆ ముందు వచ్చి పికప్ చేసుకుంటావా ఓ అటు సైడ్ వస్తావా సరే సరే సరే నువ్వు దగ్గరికి వచ్చినాక నాకు ఫోన్ చేస్తావా నేను ఇక్కడే ఉన్నాను కార్పొరేషన్ కళ్యాణమండపం దగ్గర ఉన్నాను లేదా నువ్వు మెయిన్ రోడ్కి రమ్మంటే నేను మెయిన్ రోడ్కి వస్తాను ఎక్కడున్నావు కరెక్ట్గా చెప్పావంటే నీ కరెక్ట్ లొకేషన్ ఫస్ట్ చెప్పు ముందు నువ్వు కరెక్ట్గా ఎక్కడున్నావు ఏ ప్లేస్ అది నేను నీకు చెప్పి చాలా సమయం అవుతా ఉంది ఏమి చేస్తా ఉన్నావు మరి తొందరగా రావయ్యా ఇక్కడ ఏటీఎం కాడికి వచ్చేస్తావా సరే నేను నడుచుకుంటు మెయిన్ రోడ్ కాడా వస్తాను నువ్వు మెయిన్ రోడ్లో స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఉంది కదా స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎంట్రన్స్ లోనే నిలబడతాను ఆ గేట్ కాడే ఉంటాను ఆ ఏటీఎం కాడికి వచ్చి పికప్ చేసుకుంటావా ఏటీఎం సరే ఆ ఏటీఎం ఇంకా అది ఎడచి మనం పొయ్యే దారిలోనే మనం ఎట్లా పోవాలో అటు సైడు నడుచుకుంటు వస్తాను నేను నడుచుకుంటు వస్తాను అట్లే పికప్ చేసుకుంటావా లేదంటే ఏటీఎం దాటుకొని నేను అట్టే నడుచుకుంటు వస్తాను నువ్వు కొంచెం తొందరగా రాగలవా నేను కమ్యూనిటీ హాల్ నుంచి నడుచుకుంటు వస్తా ఉన్నాను స్టేట్ బ్యాంక్ ఏటీఎం దాటుకొని వస్తాను లేదా అక్కడ బస్ స్టాండ్ దగ్గరకి వచ్చేయమంటావా సరే బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గరకి వచ్చేస్తాను ఇటు సైడ్ పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ బస్ ఎంటర్ అవుతుంది కదా లోపల ఆ బస్ ఎంట్రెన్స్కి వచ్చేస్తాను నువ్వు బస్ స్టాండ్ ఎంట్రెన్స్కి వచ్చేశావంటే బస్ లోపల ఎంటర్ అయ్యే చోటు బస్ స్టాండ్ కాడా బస్ లోపల ఏ ఎంట్రెన్స్ అయ్యే లోపలకి బస్సు లోపలకు వెళ్ళే దారిలో ఆ ఎంట్రెన్స్ లోనే నిలబడతాను అక్కడే పికప్ చేసుకో బస్ ఎంట్రెన్స్ పాత బస్స్టాండ్లో బస్సు లోపలకి వెళ్ళే చోటలో ఎంట్రెన్స్లోనే పికప్ చేసుకో అక్కడే నిలబడతాను సరేనా కొంచెం తొందరగా వస్తే వెళ్ళిపోదాం టైం అయ్యింది చాలా సమయం అయిపోతా ఉంది కొంత తొందరగా రాగలవా మళ్ళీ ఇక్కడ కమ్యూనిటీ హాల్ కాడ వచ్చి చూడబోతావు సార్ సార్ కమ్యూనిటీ హాల్ కాడకి వచ్చాను సార్ ఈ స్టేట్ బ్యాంక్ కాడికి వచ్చాను సార్ అనబోతావు లేదు కమ్యూనిటీ హాల్ లేదు స్టేట్ బ్యాంక్ ఏటీఎం లేదు బస్ స్టాండ్ కాడికి వచ్చేస్తాను పాత బస్ స్టాండ్ బస్సు లోపలకి వెళ్లే చోటు బస్సు లోపలకి వెళ్ళే చోట ఆ ఎంట్రెన్స్ లోనే నిలబడతాను వచ్చేయి తొందరగా వచ్చేయి రాము ఆలస్యం చేయబోకు సరేనా తొందరగా రా తొందరగా రాము